హలో అది జొమాటో కంపెనీ వారేనా మాట్లాడేది ఇంతకుముందే నేను మీ యాప్ను చూసాను అందులో రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అందులో నేను మీ యాప్లో నాకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసాను ఇప్పుడే నా ఆ రసీదు నాకు ఆ రసీదు కావాలి ఆ రసీదు కావాలంటే నేను ఏం చేయాలి ఆ రసీదును నేను తెలుసుకోవాలంటే దాని చరిత్రను వెతకాలి అని నేను అనుకుంటున్నాను దాన్ని వెతికి ఆ రీ ఆ రసీదు మీదని నేను తిరిగి ఇంకొక క్రొత్త ఆర్డర్ చేయాలి అనుకుంటున్నాను అలానే కాకుండా నేను మీ యాప్లో షాపింగ్ చేసానని అది నాకు ఒక రుజువు కావున నాకది చాలా అవసరం అలానే కాకుండా నేను ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు నాకు మనీ తిరిగి నగదు తిరిగి కావాలంటే నాకు ఆ రసీదు చాలా అవసరం కాబట్టి నేను ఆ రసీదుని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నాకు కొంచెం సహాయం చేయగలరా